కల్పనా చావ్లా గారు సునీత విలియమ్స్ గారు రాకేశ్ శర్మగారు ఇలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడం అండి ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు చంద్ర మండలాలలో లేదంటే అంతరిక్షాలలో లాంటి వాటిని మరి వాళ్ళు ఎక్కడం అనేది అది చిన్న విషయం కాదండి అయ్యా పై ఇంకొక విషయం మరి ఆడపిల్ల అయ్యి ఉండి అంత ధైర్యంగా అంతలా ఎక్కడం అనేది నిజంగా మన భారతదేశానికి మరి చాలా గర్వకారణంగా మరి మేము అందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే మరి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరు కూడా మరి అలాంటివి అన్నీ ఎక్కుతు వుండి మరి ఇప్పుడు అంటే ఆ తరానికే కాదు రాబోయేతరానికి కూడా మరి చాలా ఒక మరి అద్భుతమైన ఇదిగా ఒక ఆదర్శంగా ఆదర్శంగా మరి వాళ్ళు అందరు కూడా చేస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళు చేసిన ఏమ్ చిన్న చిన్న కార్యక్రమాలు కాదు కదండి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు అలాంటివి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు రాబోయే తరానికి కానీ వచ్చిన తరానికి కానీ ఒక ఆదర్శప్రాయంగా ఒక గర్వకారణంగా మరి ముమ్మాటికి ఉంటాయని నేను నొక్కి వక్కాణిస్తున్నాను